నా షాపింగ్ మాల్ కార్ట్ లో అనేక అంశాలు చేర్చి ఉన్నాయి వాటిని నేను కొన్ని కొనదలుచుకోలేదండి వాటిని మీరు నా కార్ట్ లో నించి తీసివేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆ అంశాలు ఏంటంటే నా షాపింగ్ చేసిన దాంట్లో కొన్ని టీషర్ట్స్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ ఆఫ్ డ్రాయర్స్ కొన్ని షర్ట్స్ శారీస్ డ్రస్సెస్ అలాంటి లిస్ట్ నేను మీకు ప్రొవైడ్ చేసానండి ఈ లిస్ట్ లో ఉన్న ఇవన్నీ కొన్ని నా కార్ట్ లో నించి మీరు తీసివేస్తారనేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు నేను కొనుగోలు చేయదలుచుకోలేదండి కాబట్టి నేను మీరు దయతలచి ఈ నా కార్ట్ లో నించి ఈ అంశాలన్ని తొలగించేస్తారని నేను కోరుకుంటున్నాను ధన్యవాదములు